నమస్కారమండి ఎవరండీ రండి కూర్చోండి చెప్పండి అదే అండి పెళ్ళా అండి ఏ డేట్ అండి పర్వాలేదండి టైం ఉందండి చెయ్యచ్చు మీరు ఈ పెళ్ళనేది ఇంటి దగ్గరా లేకపోతే కళ్యాణమండపంలోనా లేకపోతే ఇలాంటి చర్చిలోనా అండి మీరు దేంట్లో చే ఎక్కడ చేద్దామనుకుంటున్నారండి అంటే స్టేజ్ వేసి దానిమీద డెకరేషన్ కూడా చెయ్యాలి పూలంటే అందరూ పూలే చేస్తున్నారండి అదీ బాగుంటుంది అంటే బడ్జెట్టు తక్కువ ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏంటంటే బెలూన్ డెకరేషన్ కూడా పెట్టుకుంటారండి మ్యాగ్జిమమ్ పూలే బాగుంటాయండి కానీ లైవ్ అదే ఫ్రెష్ పూలైతే ఇంకా బాగుంటుందండి మనది మీరు వేసిన స్టేజ్ బట్టి అండి అంటే ఒక చిన్న సిమెంట్ రోడ్డు మీద చిన్న స్టేజ్ అనుకోండి ఒక రేట్ ఉంటుంది అలాగే కొంచెం పెద్ద స్థలమైతే కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది మామూలుగా ఇంటిదగ్గరే అంటున్నారు కాబట్టి మీడియం సైజ్ వేసేసుకోండి అటు ఇటుగా పదివేలు అవుతుందండి డెకరేషన్కి పూల డెకరేషన్కి

క్యాటరింగ్ మొత్తం ఈవెంట్ అంటే మేము క్యాటరింగు డెకరేషను అలాగే ఇంకేదన్నా కారు బుక్ చేయాలి అంటే పెళ్ళికొడుకుకి పెళ్ళికూతురికి అలాంటి కారు ఇవి కూడా బుక్ చేస్తామండి మేము దాన్ని అడగాలండి మీరు మామూలుగా ఏం పెట్టాలనుకుంటున్నారండి వెజ్జు నాన్ వెజ్జు ఇలాగా రకాలుంటాయి కదా సరే

వస్తాయండి అన్నీ వస్తాయి పెట్టచ్చండి ఫుడ్ అంటున్నారు అదీ ఇదీ పెట్టడమంటే చికెను మట్ చికెన్ వేసుకున్నా చికెను సాంబార్ ఇవన్నీ రైసు పలావ్ ఇలాగా మోమోస్ వెజ్లో వచ్చినప్పుటికి గుత్తి వంకాయ లేకపోతే పప్పు పెళ్ళంటున్నారు కాబట్టి ఇప్పుడు మాం పప్పు మామిడికాయ ఉంటుందండి కంఫర్మ్గా గుత్తి వంకాయ ఇలా రెండు వేసుకోండి మొత్తం క్యాటరింగు ఎంతమందికి మా జనాలు ఎంతమందండి వందమంది వందమంది అంటే మరీ దగ్గరే అదికూడా అంతే అండి తొమ్మిది పన్నెండు తొమ్మిడి వేలు నుంచి పన్నెండు వేలు అలా అవుతుందండి వందమందికంటే మీకు వందమందంటే అటుఇటుగా నూట ఇరవై మందికి వస్తుందిలేండి అదే అండి ద మనం మాట్లాడుకుందాములేండి దగ్గరికొచ్చాక ప్రసాద్ గారు కూడా చెప్పారంటున్నారు మరి ఆయన మాటకూడా తీయకూడదు సరే అండి మేము ఒకసారి వచ్చి మీ ఇంటి దగ్గర చేద్దాము అంటున్నారు కాబట్టి ఒకసారి చూస్తామండి ప పరిస్థితి ఎలా ఉందో చూసి మనం ఇంకా టైం ఉంది కదండీ చేద్దాంలేండి సరే అండి మీ పేరు మీ ఫోన్ నంబర్ రాసేసి వెళ్ళండి ఇక్కడా లేకపోతే మా విసిటింగ్ కార్డ్ తీసుకోండి ఇదిగోండి ఇది పెట్టుకోండి అవసరమైతే ఏమన్నా చేద్దురు కాని సరే అండి